ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థాపకత లేదా ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యాంశాల ప్రధాన వ్యాపార చర్యలు లేదా కార్యక్రమాలు ఏవి ప్రభుత్వ ప్రైవేటు లాభ లాభోపేక్షితం లేనిదే భోగాపురంలోని పార్క్ చాలా ఆ పార్క్ ప్రభుత్వ ప్రభుత్వం పార్కు దానికి ప్రవేశానికి టికెట్టు ఐదు రూపాయలు గ్రామీణ ప్రాంతంలో చిన్న వ్యాపార ఆలోచనలు గ్రా చిన్న చిన్న గ్రామాలల్లో చిన్న చిన్న వ్యాపారాలలో పెట్టుకొని అభివృద్ధి చెందడం జరుగుచున్నది సాంప్రదాయక పరిశ్రమల కోసం నిధుల పథకాలు మో నరేంద్ర మోడీ స్కీమ్స్ ప్రధాన మోడీ స్కీమ్స్ రైతు భరోసా చేయూత ఆరోగ్యశ్రీ అమ్మ ఒడి వివిధ పథకాలు